మెగా స్టార్ పవర్ స్టార్ రియల్ స్టార్ న్యాచురల్ స్టార్ రెబల్ స్టార్ స్టైలిష్ స్టార్ సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ నట సామ్రాట్ నట కిరీటీ డైలాగ్ కింగ్ మెగా పవర్ స్టార్ దళపతి మారా తలైవా ఇరుముగన్